ప్రస్తుత ప్రపంచంలో చాలా మార్పులు జరిగాయి మనం వెనుకటి కాలంలో ఎక్కడికి అయినా దూర ప్రయాణాలు వెళ్ళాలి అనుకుంటే మనం ఎడ్ల బండి పైన వెళ్ళవాళ్ళం ఆలా వెళ్ళినప్పుడు మనం ఏదైనా ప్రదేశానికి చేరుకోవాలంటే కనీసం వారం రోజులు పాటు పట్టేది బట్ ఇప్పుడున్న ప్రపంచంలో మనం ఏ దూర ప్రయాణానికి వెళ్ళినా ఒకరోజు ఒక్కరోజులో మాత్రమే వెళ్తున్నాం వస్తున్నాం ఎందుకంటే పూర్వకాలంలో ఎడ్ల బండులు సైకిల్ మాత్రమే ఉండాలి ఇప్పుడున్న కాలంలో బుల్లెట్ ట్రైన్లు మెట్రో రైళ్ళు ఏరోప్లేన్లు ట్రైన్స్ ఇవి ఉండడం కార్లు బైక్లు ఇలా ఉండడం వల్ల మనం ఏ ప్రాంతంలోకి అయినా తొందరగా వెళ్తున్నాం తొందరగా వస్తున్నాం అంతకముందు కాశీ వెళ్ళాలి అంటే అటే అటే వెళ్ళి ఉండేవాడు బట్ ఇప్పుడు కాశీకి వారంలో రెండు మూడు సార్లు వెళ్ళి వస్తున్నారు బికాస్ ఆఫ్ టెక్నాలజీ దానికి కారణం ఏంది అంటే ప్రపంచ మార్పు అంతేకాకుండా టెక్నాలజీ బాగా ఉపయోగపడింది అంతకుముందు ఏదైనా మనం పెళ్ళిళ్ళకు సందేశాలు ఇవ్వాలి అంటే ఉత్తరం ద్వారా ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు క్షణాల్లో ఫోన్లు చేస్తున్నాం ఫోన్లు చేసి వాళ్ళు ఎలా ఉన్నారు అని తీసు తెలుసు తెలుసుకుంటున్న ఫోన్లు చేయడంతోనే పాటు వీడియో కాల్ చేసి వాళ్ళు ఎలా ఉన్నారో కూడా మనం తెలుసుకుంటున్నాం పూర్వకాలంలో ఇలా లేదు ప్రపంచం అనేది చాలా పరిణామం చెందింది చాలా మార్పు చెందింది ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా అభివృద్ధి చెందింది పూర్వకాలంలో మనం వేరే దేశం నుండి వేరే దేశంకి వెళ్ళాలి అంటే ఏ ఓడ మార్గంన సముద్ర మార్గాన వెళ్ళేవారు సముద్ర మార్గంలో వెళ్ళడం వల్ల మన ప్రాణాలకు కూడా ముప్పు ఉండేవి కానీ ఇప్పుడు మనం వేరే దేశాలకు ఒక్క రోజుల్లోనే మూడు నాలుగు గంటల్లోనే చేరుతున్నాము ఏరో ప్లేన్ వల్ల ది ఇది ప్రపంచాన్ని ప్రపంచీకరణ చెందడం అన్నట్టు ప్రపంచీయంలో చాలా పరిమాణాలు చెందిన చెందిందని నేను అభిప్రాయపడుతున్నాను